మా గ్రామంలో ప్రజలు పోలియో రాకుండా ఎలా అంటే టీకాలు వేసుకునే వారు టీకాలు నుంచి మేము వాటి పోలియోలను నివారించే వాళ్ళం వాళ్ళు ఆ పోలియో వేసుకున్న తర్వాత పిల్లల్లో చాలా మంచి కలకట్టి పెంచేది వాళ్ళు మంచిగా ఎంజాయ్గా ఎనర్జిటిక్గా ఉండే వాళ్ళు పిల్లలు ఆ పోలియో చుక్కలు ఆరు నెలలకు ముందుగా వాళ్ళు అందరూ వేసుకోవడం మంచిది నేను కూడా వేసుకున్నాను పోలియో చుక్కల వల్ల చాలా మంచి

బెనిఫిట్స్ ఉన్నాయి అందరూ తప్పనిసరిగా ఏసుకోవాలి మా గ్రామంలో పిల్లలందరూ కూడా పోలియోని జబ్బు రాకుండా అందరు పోలియో వేఏసుకుంటారు ఒకప్పుడు పోలియో అనేది బాగా వచ్చేది ఇప్పుడు పోలియో చుక్కలు అనేవి స్టార్ట్ చేశారు కాబట్టి ఈ పోలియో చుక్కలు వేసుకోండి మా ఊర్లో కూడా పోలియో చుక్కలు అందరూ ఏసుకుంటున్నారు పోలియో చుక్కల వల్ల చాలా మనం నివారించవచ్చు పోలియో రోగాన్ని